భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన కొన్ని క్రీడలు ఏమిటంటే క్రికెట్ కబడ్డీ ఖోఖో జావలిన్ త్రో టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇంకా చాలా ఉన్నాయి అందులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు కొన్ని క్రికెట్ క్రికెట్లో క్రికెట్ క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం క్రికెట్లో చాలామంది ఉన్నారు విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ధవన్ శిఖర్ ధావన్ యువరాజ్ సింగ్ వీళ్ళందరు ఎంతో ఎంతో పాపులర్ అయిన వీళ్ళు సెలబ్రిటీ సెలబ్రిటీ ఒక యాక్టర్ ఎంత ఫేమస్ అయ్యారో క్రికెట్లో వీళ్ళందరూ అంత అట్లా ఫేమస్ అయ్యారు వీళ్ళు ఎక్కువ రన్స్ సాధించిన సాధించారు సాధించినవాళ్ళు వీళ్ళ పేరు మీద ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఎంఎస్ ధోనీ ఎంఎస్ ధోనీని క్యాప్టెన్ కూల్ అని అంటారు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అత్యధిక రన్స్ చేసాడు ఇంకా శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ కూడా శిఖర్ ధావన్ కూడా అత్యధిక రన్స్ చేసాడు ఇంక యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ రికార్డు ఏంటంటే ఆరు బాళ్ళు ఆరు సిక్సులు కొట్టిన రికార్డు ఉంది యువరాజ్ సింగ్ మీద ఇంకా అది కూడా ఇంగ్లాండ్ మీద అలా యువరాజ్ సింగ్ చాలా ఫేమస్ అయ్యాడు ఇంకా ధోని నేతృత్వంలో మనము ఇండియా రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ గెలిచినాము ఆ తర్వాత ఆ తర్వాత ఐపీఎల్లో ఐపీఎల్ కూడా చాలా ప్రజాదరణ పొందింది ఐపీఎల్లో చాలా జట్లు ఆడతాయి అందులో ఆర్సిబి సీఎస్కే సీఎస్కే ముంబాయి ఇలా కొన్ని కొన్ని టీంలు ఉంటాయి అందులో అందులో ఎక్కువ సీఎస్కె అనేది సీఎస్కె అనేది చాలా చాలా సార్లు కప్పు కప్పు టైటిల్ కొట్టింది టైటిల్ కొట్టింది ఏడుసార్లు టైటిల్ కొట్టింది ఇంకా ఎస్ఆర్హెచ్ కూడా ఒకసారి టైటిల్ కొట్టింది ఆర్సిబి ఒకసారి టైటిల్ కొట్టింది ఆ తర్వాత పీవీ సింధు పీవీ సింధు చాలా ప్రజా ప్రజాదరణ పొందిన వ్యక్తి పీవీ సింధు బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఆడుతుంది పీవీ సింధు ఎన్నో రికార్డులు ఎన్నో మెడల్లు గెలిచింది బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించింది ఇంకా సానియా మీర్జా సానియా మిర్జా కూడా బాగా ప్రజాదరణ పొందిన వ్యక్తి సెలబ్రిటీ ఇంకా ఇంకా మొన్న మొన్న నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా ఒలం ఒలంపిక్స్లో జావలిన్ త్రో వేసి మన దేశానికి బంగారు పథకం సాధించినారు ఇంకా మన తెలంగాణకు సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్గా చేసినారు ఇంకా ఇంక దాని తర్వాత పీవీ సింధు ఇంకా సానియా మిర్జా వీళ్ళిద్దరూ మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే అందుకే మనం గర్వపడా గర్వపడాల్సిన మనం గర్వపడాల్సిన వాళ్ళం ఇంకా దాని తర్వాత ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇంకా మన ఎంఎస్ ధోనీకి మంచి పేరు కూడా వచ్చింది ఇంకా దాని తర్వాత విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందరికీ చాలా ఇష్టం అమ్మాయిలకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం అందరూ అందరూ ఖాళీ సమయాలల్లో క్రికెట్ చాలా ఆడతారు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత క్రికెట్ ఎక్కువ ఆడతాము వేరే వేరే స్పోర్ట్స్ కూడా ఆడతాము మన దగ్గర చాలా ఆడతాము క్రికెట్ చాలా ఆడతాము మనం ఇంకా ఇంకా ఇంకా అమ్మాయిలు అమ్మాయిలు కూడా బ్యాడ్మింటన్ ఆడతారు వాళ్ళ లెక్క కావాలని అమ్మాయిలు కూడా ఇంట్లో బ్యాడ్మింటన్ ఆడతారు ఇంటి దగ్గర ఆ బ్యాడ్మింటన్ ఆడతారు వాళ్ళు కూడా క్రికెట్ ఆడుకుంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడుతున్నారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్ క్రికెట్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది స్టార్ట్ అయ్యింది మన ఇండియాలో అమ్మాయిల క్రికెటర్లు కూడా చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్మృతి మందన్న ఈమె కూడా చాలా మంచి క్రికెటర్ ఈమె కూడా ప్రజాదారణ పొందిన వ్యక్తి చాలా సెలబ్రేటి ఈమె కూడా ఇంకా ఇంకా నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా మొన్న రీసెంట్గా ఒలంపిక్స్ జరిగిన ఒలంపిక్స్లో జావలిన్ త్రో వేసి మన దేశానికి బంగారు పథకం తెచ్చినారు ఇంకా మళ్ళీ ఒలంపిక్స్లో మనకి చాలా చాలా బంగారు పథకాలు ఒక ఐదారు బంగారు పథకాలు వచ్చినాయి ఇంకా ఇంకా యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ఒకసారి ఎవ్వరు చేయలేని రికార్డ్ చేసాడుఒకసారి ఇంగ్లాండ్ మీద ఆరు బాళ్ళు ఆరు సిక్స్లు లైన్గా కొట్టి ఎవ్వరు సృష్టించలేని సృష్టించని రికార్డ్ యువరాజ్ సింగ్కు సాధ్యమైనది అందుకని అలా క్రికెట్ ఎంతోమంది మళ్ళీ యువరాజ్ సింగ్గా కావాలని ఎంతోమంది యువత క్రికెట్ ఆడతారు ఇంకా ధోని నేతృత్వంలో మనం వరల్డ్ కప్ గెలిచినము ఇంగా సీఎస్కే ఐపీఎల్లో కూడా ధోని క్యాప్టెన్సీలో క్యాప్టెన్సీలో ధోని నేతృత్వంలో లైన్గా ఏడు ఏడు ఎనిమిది సార్లు టైటిల్ గెలిచి గెలిచినరు అలా ధోనీని ధోనీని చాలా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు ఇంకా ఇంకా రోహిత్ శర్మ ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాకి క్యాప్టెన్గా ఉన్నాడు రోహిత్ శర్మ కూడా అత్యధిక సెంచరీలు చేసాడు అత్యధిక అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా